ఈ కాకినాడ జిల్లాకు ప్రధానమైన కొన్ని స్థానిక పరిశ్రమలు మరియు వ్యాపారాలు కొన్ని ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినవి స్టేషనరీ దుకాణాలు కాకినాడ ఇండస్ట్రియల్ జోన్ సిమెంట్ పరిశ్రమ స్టేషనరీ దుకాణాలకు వచ్చేసి కాకినాడ జిల్లాలో స్టేషనరీ దుకాణాలు చాలా కాలంగా ఉన్నాయి ఈ దుకాణాలు విద్యార్థులు ఉద్యోగులు మరియు ఇతర ప్రజలకు పుస్తకాలు నోటుబుక్కులు పెన్సిళ్లు మరియు ఇతర ఉపకరణాలను అందిస్తాయి ఈ దుకాణాలు కాలుకరమైన పెరిగాయి మరియు వివిధ రకాల ఉత్పత్తులను అందిస్తూ ఉన్నాయి ఇక కాకినాడ ఇండస్ట్రియల్ జోన్ చూస్తే కాకినాడ ఇండస్ట్రియల్ జోన్ కేఐజడ్ అనేది భారత దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతాలలో ఒకటి ఈ ప్రాంతంలో అనేక రకాల పరిశ్రమలు ఉన్నాయి వీటిలో సిమెంట్ ప్లాస్టిక్ మరియు రసాయనాలు ఉన్నాయి కేఐజడ్ భారతదేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ప్రాంతాలలో ఒకటి ఇక మూడవది వచ్చేసి సిమెంట్ పరిశ్రమ కాకినాడ జిల్లా సిమెంట్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది ఈ జిల్లాలో అనేక సిమెంట్ కర్మ కర్మగారాలు ఉన్నాయి ఇవి దేశవ్యాప్తంగా సిమెంటు ను సరఫరా చేస్తాయి సిమెంట్ పరిశ్రమ జిల్లా ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన భాగము ఈ పరిశ్రమలు మరియు వ్యాపారాలు కాలక్రమేణ అనేక మార్పులకు గురయ్యాయి స్టేషనరీ దుకాణాలు ఇప్పుడు వివిధ రకాల ఉత్పత్తులను అందిస్తున్నాయి కేఐజెడ్ కొత్త పరిశ్రమలను ఆకర్షిస్తుంది మరియు సిమెంట్ పరిశ్రమ మరింత సమర్థవంతంగా మారింది ఈ పరిశ్రమలు మరియు వ్యాపారాలు కొన్ని సమస్యలు మరియు అవకాశాలను కూడా ఎదుర్కొంటున్నాయి స్టేషనరీ దుకాణాలు ఆన్లైన్ టెండెన్సీ కి గురవుతున్నాయి కేఐజెడ్ పర్యావరణ ప్రభావాలను ఎదుర్కొంటుంది మరియు సిమెంట్ పరిశ్రమ పెరుగుతున్న ధరలకు గురవుతుంది కాకినాడ జిల్లాలోని ఈ పరిశ్రమలు మరియు వ్యాపారాలు ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమైన భాగం అవి జిల్లాలోని ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి మరియు జిల్లా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆదాయ వనరులను అందిస్తాయి ఈ పరిశ్రమలు మరియు వ్యాపారాలు భవిష్యత్తులో కూడా బలంగా ఉంటాయని ఆశిస్తున్నారు అవి కొత్త సాంకేతికతలు మరియు అవకాశాలను అంగీకరించడం ద్వారా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నాయి